హలో ఎస్ఎస్ గ్రాండ్ రెస్టారెంటాండి అదేనండి మా ఆర్డర్ తీసుకోండి కొంచెం నాకు చికెన్ బిర్యానీ ఒకటండి సెమీ గ్రేవీ పంపించండి ఇంకొకటేంటంటే బోన్లెస్ చికెన్ ఫ్రై ఒకటి పంపించండి చికెన్లోనే ధమ్ బిర్యాని ఉంటుంది కదండి అదొక్కటి ఒకా ప్లయిన్ బిర్యానీ ఒకటి పంపించండి అయితే ఏంటంటే కొంచెం మమూస్ అనేవి కూడా పంపించండి ఓకేనండి ఇదీ నర్సరావుపేట నుంచి మాది అచ్చంపేట జంక్షన్ అండి అక్కడ వరకు రావాలంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా నాకు లాస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు అసల వేడి లేదండి వేడి లేకపోతే ఇది ఐటమ్స్ అనేవి అస్సల బాగోవుకదా నాకు ఇప్పుడు మాత్రం అలా చెయ్యద్దు మీరు దయచేసి ఏంటంటే ఒక హాట్ బాక్సులాంటివి ఉంటాయి కదండి మీదగ్గర హాట్ప్యాక్స్లో మీరుకానీ సర్వ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ పెరుగుతాయి కదా కస్టమర్స్ పెరుగుతారు కదా దయచేసి నాకు మాత్రం చాలా వేడిగా ఉండాలండి ఎందుకంటే గెస్టులు వస్తున్నారు అందుకనేసి రెండు ఫుల్లులే తీసేసుకోండి ఇచ్చేయండి కొంచెం గ్రేవీ బిర్యాని గ్రేవీ అనేది ఎక్కువ పెట్టండి సిల్వర్ కాయిల్ పేపర్లో కాకుండా కొంచెం థిక్నెస్ ఉన్న కవర్స్లో మీరు ప్యాకింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా చెయ్యండి ఎందుకంటే చల్లారిపోతే అవస్సలు బాగుంటలేదండి అలాగేనండి అయితే వచ్చేసరికి చాలా టైం పడుతుంది కొంచెం డిస్టెన్స్ కూడా చూసుకొని కొంచెం త్వరగా వచ్చేలా చూడండి ఓకేనండి అయితే ఏమైందంటే మీరు మాత్రం హాటు ప్యాక్స్లోనే మీరు సర్వ్ చేయడానికి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు వేడిగానే ఉండాలి లేదంటే నా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటానండి అలా అవదంటారా ఓకేనండి ఓ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి థ్యాంక్ యూ అండి